మనం బయటికి వెళ్తున్నప్పుడు ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మారటం ప్రయాణం చేసినప్పుడు జర్నీ చేస్తుంటే ఏంటంటే అక్కడ పరిస్థితులను బట్టి మనం ప్రయాణం చేసేస్తూ ఉంటాము అక్కడ ఆ ఊరు సంబంధించిన పరిస్థితులకి ఎవరికైనా గొడవలు జరిగినా అక్కడ రాజకీయపరంగా ఏదైనా గొడవలు జరిగీతే భద్రతపరమైన కట్టుదిట్టం చేసి అక్కడ మన ప్రయాణాన్ని ఆపించేస్తారు ప్రయాణం చేయకుండా ఆపుచేసేస్తారు అక్కడ ఆందోళనలు చేస్తారు స్ట్రైకులన్నీ ముట్టడి చేయడం వల్ల మనల్ని ఏంటంటే ప్రయాణం చేస్తున్నప్పుడు కొద్దిగా కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది అలాంటి ఆందోళనలు చాలా ఆందోళన జరుగుతాయి చాలా చోట్ల జరుగుతున్నాయి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం అక్కడ భద్రతాపరమైన ఆందోళనలో మనం ఉండిపోతాము మనం ఎటూ వెళ్ళడానికి ఉండదు స్ట్రైక్ చేయడం వల్ల ఆ ఫ్యాక్టరీలో సమస్యలు అనీ లేకపోతే ఊరిలో సమస్యలు అనీ ఆ ఏరియా యొక్క సమస్యలు ఉండటం వల్ల అలా చేస్తారు అలా చేయడం వల్ల మనం బయటికి ఏదో మంచి ఏదో పనిమీద మంచి ప్రయాణం వివాహ విషయాల్లో ముందుకెళ్ళడాలు లేదంటే ఆసుపత్రికి వెళ్ళడాలు విషయాల్లో కూడా అలాంటి విషయాలు ఇబ్బంది పడవల్సి వస్తే చాలా ఇబ్బంది పాడుతూ బ భద్రత పరమైనవి ఏంటంటే పోలీసులు ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు ఆపుతారు కొన్ని సంఘటనలు ఎవరైనా ఇంపార్టంట్ మినిస్టర్స్ వెళ్తున్నారన్నా ఎవరైనా వస్తున్నారన్నప్పుడు కూడా మన ప్రయాణించేటప్పుడు సీఎంలు కాని మినిస్టర్స్ వస్తునపుడు కొన్ని చోట్ల ఆపేస్తారు భద్రతాపరమని అప్పుడు గంట పట్టొచ్చు అరగంట పట్టొచ్చు చాలా టైం పడుతుంది అలాంటివి కూడా చాలా ఇబ్బంది పడడం అలాంటి ఆందోళన కొంతమంది ఆందోళన చేస్తారు మనం జనాల్ని వెళ్ళకుండా ఆప్జేసారని మినిస్టర్ వచ్చారనో సీఎం వచ్చారనో పియమ్ము ఎవరైనా వచ్చినా ఆ ప్లేస్కి వెళ్ళకుండా కొంత కాలం కొంత సమయం ఆప్యజపుచేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది ప్రయాణికులకేంటి కొంతమంది చాలామంది ఉంటారు ఇబ్బందైన పరిస్థితి అలాంటి అలాంటి జరగడం చ మా విషయంలో కూడా కొన్ని మేము కొన్ని చూశాము అందరు కూడా అనిపిస్తారు అవి ఆందోళన జరుగుతున్న బద్ధతపరమైన విషయాలన్నమాట అలాంటివి చూసుకొని వెళ్ళడం మంచిదని చెప్తున్నాను అలాంటి రాష్ట్రాల్ని రాష్ట్రాలు మారడం ఆ రాష్ట్రాల నుంచి ఈ జిల్లా నుంచి నెక్స్ట్ జిల్లాకి వెళ్తునప్పుడు ఆ ఏరియాలో ఏదో జరుగుతాయి కొన్ని ఏదో రోడ్డు బాగాలేదని పరిస్థితొచ్చాయని దాన్ని సరి చేయడం వల్ల టైం కూడా పడుతుంది అలాంటి విషయాలు జరిగాయి